సాంకేతికత వృద్దిలో ఇంటర్నెట్లు తెలుగు భాషకు వినియోగం చాలా మంచిగా ఉంది మరి అంటే ఇంగ్లీషులో మనకి తెలియని అన్నీ తెలుగులో వస్తున్నాయి ఇంటర్నెట్ల వల్ల ఇంటర్నెట్ల ద్వారా మనం చాలా తెలుసుకుంటున్నాం తెలుగులో మనకి రానివి అన్నీ తెలుసుకొని నేర్చుకుంటున్నాం దాని ద్వారా మనకు తెలియని అన్నీ తెలుసుకుని మంచిగా చదువుతున్నారు కొంతమంది దాని ద్వారా మనకు ఉపయోగాలు ఉన్నాయి సాంస్కృత సాంకేతిక వృద్ధిలో ఇంటర్నెట్లతో మనం తెలుగు ఇంగ్లీష్ పదాలు అన్నీ తెలుగులో చూసుకొని నేర్చుకుంటున్నారు ఇంగ్లీ ఇంగ్లీష్ రానివాళ్ళు అండ్ దాని ద్వారా మనకి తెలియని పాఠాలు పద్యాలు అన్నీ చూసి నేర్చుకుంటున్నారు విని నేర్చుకుంటున్నారు దాని ద్వారా కొంతమందికి ఉపయోగం ఉంది సాంకేతిక అనేది మారుతు ఉంటుంది దాని వల్ల స్కూల్ వాళ్ళకు కూడా అన్నీ వీడియోల ద్వారా చూపిస్తున్నారు ఈ మధ్యలో ఇంటర్నెట్ల ద్వారా అన్నీ తెలుగు భాష యొక్క తెలుగే కాకుండా అన్నీ భాషలలో కూడా చూపిస్తు ఉన్నారు ఇంటర్నెట్లలో ఇంటర్నెట్లలో తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు వస్తాయి మనం ఇంగ్లీషులో రాని పదాన్ని హింద్ తెలుగులో ఇంగ్లీషులో హిందీలో కూడా చూడవచ్చు ఇది వినియోగం చాలామందిగా చాలా మంచిగా ఉంటుంది